ఎవరు బాబు సెక్యూరిటీ ఏనా అదే నేను మహేష్ని మాట్లాడుతున్నాను అదే బాబు అదే నేను మీ మేనేజర్ ని మాట్లాడుతున్నాను అదే ఈరోజు రావల్సిన అబ్బాయి రాలేదు మీ టూ ఓ క్లాక్ డ్యూటీ అనుకుంటాను కాకపోతే మీరు మార్నింగ్ షిఫ్ట్ కి రావాలి ఎర్లీ గా అవ్వదు అంటే అవ్వదు బాబు ఎందుకంటే ఇప్పుడు అతను సడన్ గా ఎమర్జెన్సీ అనుకొని వెళ్ళిపోయాడు అతనేమో అడిగితే మీ నేమ్ చెప్పాడు మీ పేరు చెప్పాడు అవును ఫంక్షన్ ఉందంటే మరీ తప్పదు బాబు కావాలంటే నువ్వు రేపు వెల్దువు కాని కనిపిద్దువు కానీ రేపు కావాలంటే ఫుల్ డే నీకు లీవ్ ఇస్తాను ఫంక్షన్ అవ్వుదంటే ఇప్పుడు ఆఫీస్ కాడ ఎవరు లేరు ఆ అబ్బాయికి ఎమర్జెన్సీ అనుకోని వాళ్ళ నాన్నగారికి ఏదో బాగాలేదు అనుకొని వెళ్లిపోయాడు మరీ హెల్ప్ కన్నా ఫంక్షన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఒకసారి ఆలోచించు మరీ ఎవరు లేరు మరీ తప్పదు మరి రావాలి మరీ ఎర్లీ గా రావాలి అది కూడా నైన్ ఓ క్లాక్ వస్తానంటే అవ్వదు కొంచెం ఎర్లీ గా రావాలి మరీ ఎందుకంటే ఆ అబ్బాయి నీ పేరే చెప్పాడు వేరే ఎవరుకూడా లేరు మరి నువ్వు రావల్సిందే మరీ తప్పదు కావాలంటే రేపు ఫుల్ డే లీవ్ తీసుకో రావడానికి ట్రై చేయడం కాదు రావాలి మీకు రండి వస్తే మీకు శాలరీ ఇంక్రిమెంట్ చూపిస్తాము ప్రమోషన్ ఇస్తాము మీకు వర్క్ కష్టపడి చేస్తే మీకు శాలరీ ఇంక్రిమెంట్ కూడా చేస్తాం అదే ఎవరు మీరు లేట్ చేయకండి మీరు త్వరగా ఎర్లీ గా రావాలి ఒక సెవెన్ కల్లా వచ్చేయాలి మీరు మర్చిపోకండి వచ్చేటప్పుడు మీరు ఆ అబ్బాయికి ఒకసారి కాల్ చేసి రండి వచ్చినవెంటనే రిపోర్ట్ చేయండి మీరు వచ్చినవెంటనే రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి కాల్ చేయండి ఓకే సార్ ఉంటా అయితే